స్కూల్ రోజుల్లో నాకు ఇష్టమైనటువంటి సబ్జెక్టు తెలుగు సబ్జెక్టు ఎందుకంటే తెలుగులో చేత్ చరిత్రకు సంబంధించిన విషయాలు మరియు జ్ఞానానికి సంబంధించిన విషయాలు సమాజంలో ఎలా ఉండాలి ఏంటి అనేది ఆ శీల నిర్మ నిర్మాణానికి అక్కడ వచ్చేటటువంటి సందర్భాలు మనిషికి ఎంతో ఉపయోగపడతాయి కాబట్టి తెలుగు సబ్జెక్ట్ అంటే నాకు చాలా ఇష్టం నాకు స్కూల్ డేస్లో మ్యాథమెటిక్స్ అంటే చాలా కష్టంగా ఉండేది అర్థం అయ్యేది కాదు సరైనటువంటి పునాది లేని కారణంగా మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ అంటే నాకు కష్టంగా ఉండేది నా స్కూల్ డేస్లో నాకు అత్యంత సంతోషకరమైన విషయం ఏంటంటే టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చినటువంటి రోజు నేను చాలా ఆనందంగా ఉన్నాను